గుడ్ ఈవెనింగ్ మ్యాడమ్ చెప్పండి అవునా మ్యాడమ్ ఉంటాయి మ్యాడమ్ నేను వినాయక స్టేషనరీ షాప్ నుండి మాట్లాడుతున్నాను అవైలబుల్గా ఉంటాయి మ్యాడమ్ అంటే మీకు ఏమేమి కావాలి మ్యాడమ్ అంటే ఏమి గిఫ్ట్స్ ఇద్దామని చూస్తున్నారు మీరు బాగుంటుంది మ్యాడమ్ బాగుంటుంది మా షాపులో వచ్చి మనకి పెన్స్ బుక్స్ మీరు గిఫ్ట్స్ అంటున్నారు కాబట్టి కంబాక్సెస్ స్కేచెస్ డిక్షనరీస్ ఇంకా స్కేల్ పెన్సిల్స్ ఇలా చాలా ఉంటాయి మ్యాడమ్ మనకి వన్ పీస్ పెన్ వచ్చి ఒక టెన్ రూపీస్ అలా ఉంటుంది మ్యాడమ్ మనకికు బుక్స్ ప్రైజ్ వచ్చి ఒక ట్వంటీ రూపీస్ అలా ఉంటుంది అంటే బుక్స్ వచ్చి మనకు క్వాలిటిని బట్టి ఉంటాయి మ్యాడమ్ బుక్స్ కూడా మనకు బల్క్ వచ్చి ఒక టూ హండ్రెడ్ అలా ఉంటుంది మ్యాడమ్ బుక్స్ టోటల్ వచ్చి బల్క్లో కావాలంటే అంటే మీకు డిస్కౌంట్స్ కూడా ఇస్తాను ఇప్పుడు ఆఫర్సు ఉన్నాయి మీకు ఒక ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది మీరు బల్క్ అంటున్నారు కాబట్టి బల్కు కొంటే ఒకటేసారి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది మీకు అదే అదే ఓకే మ్యాడమ్ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి మీకు బల్క్ అంటున్నారు కాబట్టి నేను డిస్కౌంట్స్ కూడా ఇస్తాను మీకు అవును అవును మ్యాడమ్ డిస్కౌంట్స్ ఇస్తే వస్తారు ఎలాగైనా కానీ అదే ఎప్పుడు వస్తారు ఎప్పుడు ఉంది మ్యాడమ్ మీకు ఈవెంట్ అవునా ఓకే రండి మ్యాడమ్ ఓకే మీ ప్రిన్సిపల్ సార్కి కూడా చెప్పండి మ్యాడమ్ ఒకసారి అయితే మీరు విసిట్ అవ్వండి మ్యాడమ్ మాది వచ్చి ఇక్కడ వినాయకా స్టేషనరీ మీకు ఓకే మ్యాడమ్ డిస్కౌంట్స్ కూడా ఇస్తానని చెప్తున్నాను కదా ఇస్తాను పక్క ఇస్తాను మీరు రండి తప్పకుండా మ్యాడమ్ థ్యాంక్ యూ మ్యాడమ్